మా కుటుంబంలో ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు మేము ముందుగా కొన్ని చిట్కాలు వాడతాము మా ఇంట్లో ఆ చిట్కాలు ఏమిటి అంటే ముందుగా నేను చెప్పదలుచుకున్న చిట్కాలు ఒకవేళ ఒంట్లో బాగా లేకపోతే ఒకవేళ సర్ది దగ్గు జ్వరము ఇలాంటివి వస్తే మనము ముందు సరి సర్ది దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఇంట్లో మనకి మెయిన్గా వాడే చిట్కా ఏంది అంటే ఎల్లిగడ్డ కారం ఆ ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు మంచిగా పొట్టు తీసి మంచిగా అవి దంచి అందులో కొంచెం కారం వేసి మనము వేడివేడి అన్నంలో ముందుగా ఆ కారం వేసుకొని తింటే చాలా తొందరగా తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే మరి ఆ విధంగా కూడా తగ్గకపోతే మనము వేడి నీళ్ళు కాగపెట్టుకొని అందులో ఓమా కానీ అట్లా ఓమా వేసుకొని అది ఆవిరి పట్టుకోవడం కానీ లేదంటే తాగిన అది కూడా అది మరొక చిట్కా వంటకాలు ఇట్లా తయారు చేసుకోవడానికి మళ్ళీ అలాగే ఇంకా వంటకం అంటే ఓమా తినడం కానీ ఇలా చేయాలి అలాగే అలా కూడా తగ్గకపోయింది అనుకో సర్ది ఇంకా దగ్గుకి ఏమో వంటకాలు అంటే ఇట్లా ఎల్లిగడ్డ కారం ఓమా మిరియాలు మిరియాల పాలు తాగాలి ఘాటుఘాటున మనము పొద్దున మ పొద్దున లేవగానే ఉదయం మనము ముందుగా పళ్ళు తోమిన తర్వాత మిరియాల పాలు తాగితే కూడా ఆ సర్ది అనేది చాలా తొందరగా తగ్గుతుంది అలాగే ఈ ఈ ఈ వేడి పెట్టుకున్న వాటర్ వాటర్లో మంచిగా మరిగే టైంలో మనము అవి ఓమా అనేది వేసిన తర్వాత ఆ ఓమా మంచిగా కరిగిన తర్వాత ఆ వాటర్ వేడిగా వాము వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గొంతులో పోసుకుంటే అలా కూడా తగ్గే అవకాశం ఉంటుంది మ అసలు మొట్టమొదటిగా మనం వాడాలంటే ఈ ఎల్లిగడ్డ కారం అనేది చాలా మంచిగా ఉపయోగిం ఉపయోగించుకుంటాం అలాగే మనకి ఇగ జ్వరం వచ్చింది అంటే ఫస్ట్గా మనం జ్వరం వచ్చింది అంటే మన ఇంట్లో వాడే చిట్కా ముందు దోశ కానీ ఇడ్లీ కానీ తినడానికి ఏమైనా వంటకాలు చేసి నోరు మనకి ఫి జ్వరం వచ్చినప్పుడు కానీ సర్ది అయినప్పుడు కానీ నోరు అనేది చాలా చేదుగా బాగుండదు ఒంట్లో అంతా బాగా లేకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది నీరసంగా ఉంటుంది కాబట్టి మన మనం మన నోటికి కొంచెం రుచిగా ఉండడానికి కారం వంటి వాటిని మనం నాళిక పైన పెడితే కొంచెం బాగుంటుంది అలాగే మన ఒంట్లో బాగాలేనప్పుడు మన ఇంట్లో దోశ ఇడ్లీ ఇలాగే మన ఇంట్లో బాగా లేనప్పుడు ఆయిల్ ఫుడ్ తినకూడదన్నట్టు ఈ వంటకాలలో అప్పుడు మన ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఒకవేళ ఆ నూనె నూనె పదార్థాలు తీసుకున్నాం అనుకో అది డై డైజెస్ట్ కావడానికి మనకి చాలా సమయం పడుతుంది ఆ డైజెస్ట్ కావడం పోవడం వల్ల మనం ఉన్న ఆరోగ్యం మనకి ఇప్పటికే బాగాలేదు కాబట్టి మనం వంటకాలు వాడుతున్నాం అలాగే మళ్ళీ ఇంకొక వేరే సమస్య వస్తుంది కాబట్టి ఈ ఆయిల్ పదార్థాలు అనేవి మనం పక్కన పెట్టాలి మనం వాడుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఈ మనం ముందుగా చెప్పుకున్న వాటిలో ఓమా వాటర్ కానీ ఓమా మనము చాలా మరిగే నీళ్ళల్లో ఓమా వేసుకొని ఆ ఓమా వాటర్ కానీ లేదంటే ఎల్లిగడ్డ కారం వేడివేడి అన్నంలో వేసుకొని మనం చాలా మంచిగా కలుపుకొని అది తిన్నా కానీ లేదా మనకి ఇంకా ఫ్రూట్స్లో చాలా పోషకాహారాలు ఇలా ఉంటాయి కాబట్టి మనకి ఫీవర్ వచ్చినప్పుడు బనానా తినకూడదు బనానా తింటే మనకి జ్వరం ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కొంతమంది వల్ల విన్నాను నేను మనం ఎప్పుడు వాడుకోవలసింది ఇలాంటి నారింజ లాంటివి సేబ్ ప్రో సేబ్ దానిమ్మకాయ జామకాయ జామకాయ తింటే మళ్ళీ సర్ది అవుతుంది జామకాయ వద్దు కానీ దా సేబ్ దానిమ్మకాయ ఇలాంటి వాడుకుంటే మనకి చాలా ఐరన్గా ఉంటాము అలాగే బ్లడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అలా మనము చెప్పుకోవడానికి ఇంకా ఈ వంటకాలు ఇవి ఇవి అయిన తర్వాత దోశ దోశ చపాతీ చపాతి అనేది మనకి మనము నోట్లో నమిలిన కొద్దీ మన బ్రెన్ కూడా చాలా బాగుంటుంది అలాగే పాలు పాలు బ్రెడ్ అలాగే మనము చాలా మనం కొంచెం హెల్తీగా ఉండడానికి చాలామంది మన ఇండ్లల్లో ఓ ఒంట్లో బాగాలేనప్పుడు చాలామంది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలామందికి ఫ్రూట్స్ ఇట్లా పండ్లు తినే తినబుద్ధి కావడం చిన్నప్పటి నుండి అలవాటు లేకపోవడం ఇలా ఉంటుంది కాబట్టి మనము జ్యూస్ చేసి వాళ్ళకి ఇస్తే అది చాలా తొందరగా అట్లా కొంతమందికి జ్యూస్ చాలా ఇష్టం ఉంటుంది కానీ పండ్లను తినకపోవడం తినరు వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి మంచిగా జ్యూస్ బీట్రూట్ మెయిన్ బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి ఇస్తే అవి హెల్త్కి చాలా బాగుంటాయి అలాగే తొందర తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి చాలామందికి ఒంట్లో బాగాలేనప్పుడు ఫీవర్ అలా జ్వరాలు వచ్చినప్పుడు చాలా మందికి బ్లడ్ తక్కువ కావడం కానీ ఓ తెల్ల రక్త కణాలు మొత్తం దిగిపోవడం వల్ల చాలామందికి ఇలానే అవుతుంటాయి జ్వరం వచ్చినప్పుడు మనము జ్వరం ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడే మనం దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనము బయటకు వెళ్ళి డాక్టర్స్ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అన్ని కెమికల్స్ వల్ల అలాంటివి ఈ జనరేషన్లో అన్ని కెమికల్సే ఉంటున్నాయి కాబట్టి మనము ముందుగానే అన్నీ మన ఇంట్లో మంచిగా చేసుకోవడానికి అన్నీ అలాగే ఇవి మనం ముందుగా చెప్పుకున్న వంటకాలలో అన్నీ చాలా బాగా చేసుకోవాలి ఇవి ఎల్లిగడ్డ కారం పండ్లు అలాగే జ్యూస్లు ఇలా మనము చాలా బాగా ఇవన్నీ చేసుకుంటే మనకి మనకు వచ్చిన సర్ది కానీ దగ్గు కానీ అలాగే ఇంట్లో ఏ అనారోగ్యంతో మనం ఉన్న ఇది తొందరగా మనమే కవర్ చేయడానికి చాలా బాగా ఉపయోగించబడతాయి అలాగే ఈ వంటకాలలో జ్వరం వచ్చినప్పుడు మెయిన్గా మనకి మంచిగా డైజేషన్ అయ్యే ఫుడ్డు మంచిగా డైజేషన్ అయ్యే ఫుడ్డు తీసుకుంటే మనకి ఆయిల్ ఫుడ్ కాకుండా చాలా బాగా డైజెస్ట్ అయి పండ్లు ఇంకా ఏవైనా చాలా బాగా మనము తిని ఆయిల్ ఫుడ్ ఏంటంటే మనకు డైజెస్ట్ కాకపోవడం వల్ల మళ్ళీ ఇంకొక అనారోగ్యానికి గురవుతాం కాబట్టి ఆ పండ్లు జ్యూస్ మనకు సర్ది దగ్గు అయితే ఓమా వాటర్ ఇలా చాలా వాటికి చేసుకోవాలి మళ్ళీ మెయిన్గా సర్ది అయినప్పుడైతే ఇంకా ఎల్లిగడ్డ కారం ఆల్ ఆ చాలామంది జనాలు ఇది యూస్ చేస్తారు ఎల్లిగడ్డ కారం మిరియాల పాలు అలాగే ఇంకా అనారోగ్యానికి గురయ్యే జూసు బీట్రూట్ క్యారెట్టు కివీ కివీ పండు కూడా మనకి రక్త కణాలు తక్కువ అయినప్పుడు చాలా ఉపయోగపడతాయి తెల్ల రక్త కణాలు అయినా కానీ ఎర్ర రక్త కణాలు అయినా కానీ తక్కువ అయినప్పుడు మనము ఈ పండ్లు ఇవన్నీ తిని మన బ్లడ్ని మంచిగా కవర్ చేసుకోవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయని మన ఇంట్లో ఎవరికైనా మన కుటుంబంలో ఒంట్లో బాగాలేనప్పుడు మనము బయటకు వెళ్ళి అన్ని కెమికల్స్ వల్ల చేసుకోవడం వల్ల లాభం అనేది ఉండదు కావున మనం ఇంట్లోనే మనం మంచిగా మంచిగా ఒక పరిష్కారాన్ని తీసుకొని మంచి పోషకాలు ఉన్న వంటకాలను తీసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగు పార్ మెరుగుపరుచుకోవాలి